ఆఫీస్లో ఎన్నో గొడవలు మళ్ళీ క్లిష్ట పరిస్థితులు రోజు ఎదుర్కోవడం జరుగుతుంది గొడవలు అంటే సరిగా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల గొడవలు జరుగుతాయి మన తోటి ఉద్యోగదారులు ఆఫీసులో ఏదైన్నా విషయం మీద ఒప్పుకోకపోవడం వల్ల లేదా ఏదైన్నా మిస్టేక్ మిస్ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఎన్నో గొడవలు జరుగుతాయి ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి మనం వారితో మంచిగా మాట్లాడాలి వారి కోసం సమయం కేటాయించి అసలు ఏం జరిగిందో ఏం తప్పు జరిగిందో ఎవరిది తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవాలి మన వైపు తప్పు ఉంటే మనం సారీ చెప్పాలి వారి వైపు తప్పు ఉంటే వాళ్ళు సారీ చెప్తారు ఇలా చెప్పడం వల్ల మన బంధం పెరుగుతుంది ఆఫీస్ వాళ్ళతో బంధం పెరుగుతుంది ఇంకా క్లిష్ట పరిస్థితులు అంటే మన ప్రాజెక్టు సబ్మిషన్ డేట్ కానీ లేకపోతే మన ప్రాజెక్టులో ఏదైన్నా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కుంటాము మన మేనేజర్ మనం ప్రాజెక్ట్ చేయకపోవడం వల్ల మనలని తిట్టడం కూడా జరుగుతుంది ఇలా వీటిని ఎదుర్కోవడానికి మనం మనకి ఏదైన్నా పని ఉంటే దాన్ని అర్జెన్సీ ఏది ఎక్కువ ఉందో దాన్ని మనం మొదటిగా చూసుకోవాలి దాన్ని తీర్చినాక ఇంకా వేరే పనులను కూడా తీర్చాలి ఇలా చేయడం వల్ల క్లిష్ట పరిస్థితులను మన అనుకూలంగా ఎదుర్కోవచ్చు గొడవలు జరుగుతు ఉండం గొడవలని నిర్మూలించడం మంచిది ఇట్లా గొడవలు క్లిష్ట పరిస్థితులను మన స్నేహితులకు కూడా పంచుకోవాలి అలా పంచుకోవడం వల్ల మనలోని భారం తీ తగ్గిపోయి మనకు వాళ్ళు ఏదైన్నా సహాయం చేయడానికి కూడా వీలు ఉంటుంది